విశాఖపట్నం జిల్లాలో ఆర్ధిక మౌలిక సదుపాయాలు చాలా జరిగాయి ఇక్కడ చాలా అంతర్జాతీయ విమానాశ్రయాలు మరియు బీచ్లు దేవస్థానాలు దుర్గామాత గుడి కూడా ఉంది ఇక్కడికి చాలామంది జనాలు వచ్చి వాటిని చూస్తూ ఉంటారు చాలా నాణ్యత కలిగి ఉంది ఇక్కడ ఉన్నటువంటి నివసించే చాలా మంది జనాలపై చాలా అభివృద్ధిని తీసుకువచ్చాయి చాలా మంది జనాలు కూడా ఇక్కడ ఆ సదుపాయాల మీద నివసిస్తూ ఉన్నారు